ట్వంటీ త్రీ వన్ నైన్టీన్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ టూ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ టూ టెన్ థౌజండ్ నైన్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ